హలో నమస్తే నేను అజీజా మీ ఆన్లైన్ స్టోర్ ద్వారా ఒక స్మార్ట్ఫోన్ను ఆర్డర్ చేశాను కానీ అనుకోకుండా సరైన మోడల్ కాకుండా తప్పుగా ఆర్డర్ చేశాను ఆర్డర్ నంబర్ రెండు నాలుగు ఆరు ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఇది ఇంకా షిప్ కాకుండా ఉన్నట్లు అనుకుంటున్నాను దయచేసి రద్దు చేయడంలో నాకు సహాయం చేయగలరా